హలో సార్ చెప్పండి సార్ నేను ఆ స్విఫ్ట్ లా స్విఫ్ట్ ఫోర్ సీటర్ది నాకు కార్ కావాలి ఫైవ్ టు టెన్ లాక్స్ రేంజ్ లోపల కావాలి సార్ ఆ ఓకే కాని మీరు దానికి మించి కంఫర్ట్లో కొంచెం రేట్ ఎక్కువ అయిన పర్లే వేరే ఏమైనా ఉన్నాయా ఆప్షన్స్ ఏవైనా నేను నా మైండ్లో వచ్చి స్విఫ్ట్ది కొందామనే ఐడియా లోనే ఉన్నాను మీరు వేరేది బెటర్గా ఏమన్నా చెప్పినా ఓకే కొంచెం ఆ మేము ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్ అండి మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాము ఎక్కువ అంటే చెన్నైకి వెళ్ళడము వీళ్ళు బెంగుళూరుకి వెళ్ళడము మంత్లీ ఇలా వెళ్తూనే ఉంటాం టూ త్రీ ట్రిప్స్ అన్న వెళ్తాము పాత కార్ ఉంది కానీ అది ఎక్కువ ట్రబుల్ ఇస్తుంది అందుకని వేరే చూద్దాం కొత్తది అని చెప్పేసి అవును అండి స్విఫ్ట్ ఓకేనా రెడ్ కలర్లో అ అవైలబిలిటీలో ఉందా ఓ ఓకే ఎప్పుడు వస్తుంది అంటే మేము షోరూంకి వస్తాము మీరు కొంచెము ఆ సీటింగ్ అరెంజిమెంట్స్ ఎలా ఉంటుంది కంఫర్ట్ అంతా బాగుంటుందా మీరు కొంచెం ఎక్సప్లయిన్ చేశారు అంటే మా హస్బెండ్కి కొంచెం చెప్పడానికి బాగుంటుంది అందుకని ఆ నేను మైండ్లో అనుకుంది స్విఫ్ట్ నెక్స్ట్ టాటాలో ఏమన్నా ఉంటే కొంచెం బాగుంటుంది బెటర్గా అనేసి హుండాయ్ మారుతి హుండాయ్ ఆ ఓకే అది ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయా దాంట్లో ఓకే ఫోర్ సీటర్స్ అయితే చాలు మాకు కానీ ఎక్కువ ట్రావెల్ చేసేదానికి అది బాగుంటుందా కంఫర్ట్గా అని చెప్పేసి ప్రైజ్ కొంచెము వన్ లాక్ టూ టూ లాక్స్ డిఫరెన్షియెట్ వచ్చిన పర్లేదు మాకు కొంచెం కంఫర్ట్ కావాలి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ కొంచెం చాలా లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బందీ కలగకూడదు కదా అందుకని ఓకే టెన్ టెన్ టూ ట్వెల్వ్ కూడా ఓకే మరీ ట్వెల్వ్ ట్వెల్వ్ మించి అయితే బడ్జెట్ ఓకే అవ్వదు ఎందుకంటే మేము ఆ రేంజ్ లోనే చూస్తున్నాము లాస్ట్ టైం లాస్ట్ మేము వాడిన కార్ కూడా అరౌండ్ లెవెన్ లెవెన్ లాక్స్ పట్టింది అంతే అందుకని ట్వెల్వ్ పైన అంటే కొంచెం కష్టం ట్వెల్వ్ లోపే కొంచెం అలా చూడండి ఓకేనా రేపు కొంచెం షోరూం దాకా వస్తాము నేను మా హస్బెండ్ కొంచెం మీరు అవైలబిలిటీలో ఉంటారా కొంచెం ఎక్సప్లయిన్ చేయడానికి ఆ ఓకే సార్ నేను రేపు వచ్చే ముందు కాల్ చేసి వస్తాము షోరూంకి ఓకే సార్ థ్యాంక్ యూ సార్